అవును మేడమ్ చెప్పండి

మీరుకు ఓన్లీ ల్యాండ్ కావాలంటే మనకు మినిమమ్ టు మినిమమ్ అంటే ఒక కుంట అంటే కుంటా వైజ్ అంటే మీకు అర్థమవుతుందా మేడమ్

ఉన్నాయి మేడమ్ ఉన్నాయి ఉన్నాయి మీరుకు అంటే ఏరియా మీరు స్పెసిఫిక్గా చెప్తే నేను అక్కడ ల్యాండ్ వ్యాల్యూ కూడా చెప్పలేస్తాను మీకు ఓన్లీ ఒకవేళ మీకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలంటే ఏ రేంజ్ వరకు కావాలో చెప్తే నేను చెప్తాను ఓకే మినిమమ్ వన్ క్రోర్ వేస్తారా మేడమ్

ఒకవేళ అమౌంట్ అంటే సెమీ ఫర్నిష్డ్ మ్యామ్ అంటే టోటల్ ఫుల్ ఫర్నిచర్ అయితే ఉండవు సెమీ సెమీ ఫర్నిష్డ్ అయితే అవైలబుల్ ఉన్నాయి మ్యాక్సిమం అమౌంట్ ఎంత మేడమ్ ఓకే ఓకే ప్లేస్ అయితే మీకు ఒక గుంటనే ఇప్పుడు కూకట్పల్లిలో ఒక వన్ సీ ఆర్ సారీ మీకు కూకట్పల్లిలోనే మీకు కూకట్పల్లిలో కూడా మీకు చాలా అవుతుంది మేడమ్ ల్యాండ్ అయితే కొంచెం లోపలికి జగద్గిరిగుట్ట ప్రగతి నగర్ ఇవి అయితే మీరు కొంచెం తక్కువ చేసుకోవచ్చు మ్యామ్ ల్యాండ్ వ్యాల్యూ అయితే మినిమమ్ అంటే సెవెంటీ థౌజండ్ నుండి స్టార్ట్ అవుతుంది మేడమ్ సిక్స్టీ సెవెంటీ థౌజండ్ నుంచి అంటే ఒక్క గజం ఒక్క గజం వ్యాల్యూ సిక్స్టీ సెవెంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడమ్ సో ఆ రేంజ్లో ఉన్నాయి అంటే ఇది కూడా మీకు కొంచెం లోపలకు ఉంటుంది మేడమ్ మెయిన్ రోడ్డుకి కూకట్పల్లిలోకి అయితే వన్ క్రోర్ అంటే పాజిబుల్ అవ్వదు మేడమ్ ల్యాండ్కి చాలా

పడుతుంది మేడమ్ వన్ క్రోర్లో మీకు ప్లేస్ వచ్చేస్తుంది బట్ మీకు వన్ క్రోర్లో ప్లేస్ ప్లస్ ఇల్లు కావాలంటే పాజిబుల్ అవ్వదు మేడమ్ అవును మా ఐడియా అంటే ఫ్లాట్ అంటే ఓకే మేడమ్ ఫ్లాట్ అంటే ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో ఇప్పుడు ఫ్లాట్స్లో అంటే మీరు వేరే దగ్గర ఫ్లాట్స్లో కొంచెం సెవెంటీ ఎయిటీ లాక్స్లో మీకు అవైలబుల్లో పెట్టిస్తాను మీకు మిగతావి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోడానికి మంచిగా ఉంటుంది మేడమ్ లేదు అంటే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మేడమ్ ఫ్లాట్స్ నేను మీకు ఒకసారి నేను మీరు ఒకసారి మార్నింగ్ రేపు మార్నింగ్ అవైలబుల్లో ఉన్నప్పుడు నాకు కాల్ చేస్తే ఒకసారి మనం సైట్కి వెళ్లి చూసి వద్దాము మేడమ్ అక్కడ మీరు కన్ఫర్మ్ చేయవచ్చు ఓకేనా మేడమ్ ఓకే ఓకే ఓకే మేడమ్ థ్యాంక్ యూ